నమస్కారమండి అయ్యా నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నాను అండి పాలసీ గురించి వివరించి లైఫ్ ఇన్సూరెన్స్ పోలసీ అయినా కట్టిద్దాము అనుకుంటున్నాను అండి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏం లేదండి మీ పాలసీలు మీ పిల్లలకు కూడా వర్తిస్తాయి ఇప్పటినుండి మీరు వారికోసం డబ్బులు జమ చేయవచ్చు వారు పెద్ద వాళ్ళు అయినప్పటికీ వారి పెళ్ళి కోసమో లేదా పెద్ద చదువులు చదవడానికి మీ పిల్లలకు ఉపయోగపడతాయి మీ పిల్లలు పేరుతో పాలసీ అంటే పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు లాంగ్ టర్మ్ పాలసీలు ఉన్నాయండి లేదండి అందులో మనం కట్టేది పదిహేడు సంవత్సరాలు వరకు కడతాము తరువాత కట్టవలసిన అవసరం లేదు కంపెనీఏ చూసుకుంటుంది లేదండి కొంత సమయం పడుతుంది అంటే మూడు నెలల వ్యవధిలో ఇస్తారు సంవత్సరానికి మీరు కట్టే దానికి మూడు శాతం వడ్డీని ఇస్తారు సరేనండి నా నెంబరు తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు ఉంటాను అండి